ఆసిడ్ ట్రావెల్ ఏజెన్సీ ఏ నా అండి అది నేను రవిని మాట్లాడుతున్నాను అండి నేను మీ బస్ డ్రైవ్ మీ డ్రైవర్కి కాల్ చేస్తున్నాను అతను నా ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు అవును అండి నా ఫోన్ నెంబర్ చెప్తాను ఒకసారి చూడండి నా ఫోన్ నెంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఎనిమిది ఏడు సున్నా ఆరు నాలుగు ఒకటి నా పేరు రవి అండి నేను మార్నింగ్ డ్రైవింగ్ మార్నింగ్కి బుక్ చేసుకున్నానండి కార్ అతను మేము ఫ్యామిలీ అంతా ఇక్కడేమో రెడీ అయ్యి ఉన్నాము ఎక్కడికో మేము మ్యారేజ్కి వెళ్ళాలి అసలే అతను ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు నా ఫోన్ మాట్లాడుతున్న ఫోన్ లిఫ్ట్ చేయటం లే దు అసలు అతను వస్తున్నాడా రావటం లేదా మాకు తెలియాలి కదా ఎన్నిసార్లు ఫోన్ చేయమంటారండి ఎన్నిసార్లు ఫోన్ చేయమంటారు ఉదయం నుంచి ఐదింటి నుంచి ఫోన్ చేస్తున్నాను ఇప్పుడు ఆరున్నర అయిపోయింది అవును వన్ అండ్ హావర్ మాకు వేస్ట్ ఇక్కడ అవునండి ఎంతసేపు వెయిట్ చేయమంటారు అతను ఫోన్ లిఫ్ట్ చేయడు ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నాడు అతను అసలు మీరు పంపిస్తున్నారా లేదా ఎందుకండి ఇలాంటి ఏజెన్సీ మీకు మీకు అవ్వదంటే అవ్వదని చెప్పాలి ఇంత ఇన్సి ఎన్నిసార్లు చెప్పాలి అది కాదు ఇది కాదు అంటారు కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయరు ఇలాంటి డ్రైవర్లని ఎందుకు పెట్టుకున్నారు అసలు మీరు మీరు మీ ట్రావెల్స్ అసలు వరస్ట్గా ఉంది మీ సర్వీస్ అయితే ఇలాగైతే ఇంకెప్పుడు మేము దాన్నిబుక్ చేయం అసలు ఏ ఏమి చెప్తారు అండి ఎన్నిసార్లు చెప్తారు ఎన్నిసార్లు మేము కాల్ చేయాలి మాకు వన్ అండ్ హాఫ్ అవర్ వేస్ట్ చెప్పండి దానికి సమాధానం చెప్పాలి మీరు మాట్లాడకుండా మౌనంగా ఉంటే కాదు పంపించండి అర్జెంటుగా పంపించండి మేము వెళ్ళాలి